తెలుగు భాషను సంస్కృతిని పరిరక్షించడంలో సంగీతం జానపద కథలు ఎలా సహాయ పడతాయంటే తెలుగు సంగీతం వినడం వల్ల వాటికి పిల్లలకు గానే వాటి అర్థం కొద్దిగా తెలుస్తుంది ఒకవేళ వాళ్ళకు అర్థం కాకపోయినా కూడా తెలిసిన వాళ్ళని అడిగి దాని అర్థం ఏమిటో తెలుసుకుంటారు సంగీతం అంటే పాటల ద్వారా గానీ కధల ద్వారా గానీ చెప్పడం వల్ల త్వరగా అర్థం చేసుకోవడం జరుగుతుంది తెలుగు ఆధునిక గీతాల్లో తెలుగు చాలా చక్కగా వివరించబడుతుంది